నేను ముద్యం ముందర చెప్పిన విధంగా ఏంటంటే నేను ఫస్ట్ అయితే షర్ట్ని అయితే పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను పెట్టుకున్నది ఏంటంటే జీన్ ప్యాంటు అండి సో ఈ ప్యాంటు అనేది ఏంటంటే నేను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను మొదట ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను షర్ట్ని ఓపెన్ చేసానో సేమ్ అలాంటి ఎక్స్పెంటేషన్స్తోనే నేను ఏంటంటే ఈ ప్యాంట్ను అనేది ఓపెన్ చేయడం జరిగింది నేను ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టిన ఫైవ్ డేస్కి అయితే ప్యాంట్ రావడం జరిగింది సో ప్యాంట్ వచ్చిన తరువాత ఓహో మంచి షర్టు వచ్చింది కదా ముందు సరిపడాలంటే మంచి ప్యాంటు వస్తుందని చెప్పి నేను అయితే గబగబా ఆర్డర్ రాగానే నేను ఆర్డర్ తీసుకొని ఓపెన్ చేసి ఫ్రెష్ అయ్యి వెంటనే దాన్ని ట్రైయలు వేయడం జరిగింది అండి సో నేను జీన్ ప్యాంటు వేసుకున్న తరువాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ జీన్ ప్యాంటు అనేది అసలు మంచి క్లాత్ అసలు బాలేదు అది పడితే చిరిగిపోయే క్లాత్లా ఉంది అది ఆ క్లాత్ అసలు మెటీరియల్ అసలు బాగోలేదు ఇంకొకటి ఏంటంటే వచ్చి నేను పెట్టింది ఏంటంటే థర్టీ సైజ్ పెట్టాను కానీ నాకు వచ్చింది ఏంటంటే ట్వంటీ ఎయిట్ సైజు ఫిట్టింగ్ అయితే నాకు వచ్చింది కానీ అది ట్యాగ్ అయితే థర్టీయే ఉంది కానీ నాకు ఫిట్టింగ్ మాత్రం ట్వంటీ ఎయిట్ సైజులా అనిపించింది ఆ జేబులు కూడా ఏంటంటే కుట్లు ఊడిపోతున్నాయి అవి కూడా సరిగ్గా లేవు ఆ కుట్టు కూడా ఏంటంటే గట్టిగా లేదండి సో అది ఒక ఎక్స్పీ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే బటన్ ఉంటుంది కదా బెల్లీ బటన్ దగ్గర క్రింద వ్రిస్ట్ వేయిస్ట్కి అనేది బటన్ అనేది ఉంది కదా అండి సో ఆ బటన్ కూడా ఏంటంటే లూజ్ అయిపోయి వేలాడిపోతుంది అన్నమాట జిప్ అనేది ఏంటంటే స్టక్ అయిపోయి అలా ఉండిపోయింది జిప్పు కూడా ఏంటంటే జిప్ అలా స్టక్ అయిపోయి ఉండిపోయింది సో చాలా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేయడం జరిగింది ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలను అండి నెగటివ్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్న ప్రోడక్ట్తో ఇది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలను అండి